నేను ఆర్డర్ చేసిన పానీయాని ఎక్కువసేపు వేడిగా ఉండాలని అనుకుంటున్నాను సో దయచేసి నా వేడి పానీయాని థర్మల్ ఇన్సులేట్ చేసిన కంటైనర్లో లేదా ఎక్కువసేపు వేడిగా ఉంచడానికి అదనపు ప్యాకేజింగ్తో ఇవ్వ ఇవ్వండి అదనపు ప్యాకేజింగ్ అందించండి పానీయాలను వేడిగా ఉంచడానికి పేపర్ స్లేఫ్లో కార్డుబోర్డ్ కప్పులు లేదా బాబుల్ ర్యాప్ వంటి అదనుపు ప్యాకేజింగ్ సామగ్రిని ఉపయోగించి నా పానీయాని వేడిగా వేడిగా చేసి నాకు అందిస్తారని నేను అడుగుతున్నాను